నాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం నేను ఫోన్లో చాలా వీడియో గేమ్స్ అనేవి నేను ఆడుతూ ఉంటాను లూడో ఆడతాను అలాగే క్యారమ్స్ స్నేక్ అండ్ ల్యాడర్ ఈ గేమ్స్ అన్నీ నేను ఆడుతూ ఉంటాను ఇవి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకిష్టం అంటే ఆ ఫోన్లోనే ఆడుకోవచ్చు అపాయి అపోనెంట్ ఉంటాడు ఆయనతో కలిసి మనం ఆడుకోవచ్చు అందులో కొన్ని కాయిన్స్ అనేది గెలుచుకోవచ్చు ఆ కాయిన్స్ గెలుచుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఇంకా ఎక్కువ గేమ్స్ అనేది ప్లే చేసుకుంటూ ఉండవచ్చు